హలో ఐస్ క్రీమ్ షాపు అండి సార్ నేను మీఐస్ క్రీమ్ షాప్ నుంచి ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ తీసుకొని అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ తీసుకొని డెలివరీ చేస్తాను మీ ఐస్ క్రీమ్ షాప్కి డెలివరీ మాన్ని మాట్లాడుతున్నాను అంటే ఈ మధ్య మీ దగ్గర నుంచి తీసుకున్న చాక్లెట్ ఫ్లేవర్ సరిగా సెల్ అవ్వట్లేదు అండి చాలా తగ్గిపోయింది దానికి డిమాండ్ కూడా స్ట్రాబెరీ అయితే బాగా అవునండి స్ట్రాబెరీ అయితే సెల్ అవుతుంది బాగా సెల్ అవుతుంది కానీ చాక్లెట్ చాలా వరకు తగ్గిపోయింది సార్ మీరు ఒకసారి అంటే తగ్గిపోయింది మరి మొత్తం అని కాదు కానీ చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు స్ట్రాబెరీని అయితే చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు స్ట్రాబెరీ మెయిన్గా బట్టర్స్కార్చ్ ఈ ఫ్లేవర్స్ను బాగా చూపిస్తున్నారు మీ దగ్గర స్ట్రాబెరీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కానీ సార్ నాకు ఒక డౌటు సార్ అది ఏంటంటే మీకు ఈ ఫ్లేవర్స్ అన్ని ఇట్ల ఇప్పుడు చాక్లెట్ ఉంటుందిగా సార్ చాక్లెట్ ఫ్లేవర్స్లో ఏమన్న యాడ్ చేయచ్చు కదా సార్ ఇంకా కొంచెం అంటే క్రిస్పీ అవ్వడానికి సార్ అంతేగాక ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అనుకోండి చాక్లెట్కి స్ట్రాబెరీతో పోలిస్తే ఓకే ఓకే సార్ అంటే మెయిన్గా అయితే స్ట్రాబెరీకి ఇప్పుడు బాగుంది అండి ఎలా అంటే డిమాండ్ బాగుంది స్ట్రాబెరీ ఫ్లేవర్కి చాక్లెట్తో పోలిస్తే

ఇప్పుడు కొత్తగా ఏది ఇది ఏదో వచ్చింది అండి బ్లూబెరీ అంట బ్లూబెరీ ఫ్లేవర్ అడుగుతున్నారు

బ్లూబెరీ ఫ్లేవర్ బాగా అడుగుతున్నారు చాలా మంది అడిగిర్రు నన్ను ఇప్పటికి లేదని చెప్పిన మా దగ్గర

ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్